మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలు తీసుకుంటే ఎక్కువగా క్రికెట్ ఆడతారు అలాగే వాలీబాల్ కూడా అవి ఎలా ఆడతారంటే క్రికెట్కి మనం రెండు టీమ్స్ ఉండాలి ఒక్కక్క టీమ్లో మినిమం అంటే ఇక్కడ మాది చిన్న ఊరు కాబట్టి మేము ఒక మినిమం ఒక టీమ్లో అయిదారుగురం ఉంటాము అందులో ముఖ్యంగా మనకి కావాల్సిన బ్యాట్ బాల్ ఈ అయిదారుగురిలో ప్రతీ టీమ్లో అయిదారుగురు అంటే దగ్గర దగ్గరగా పదిమంది తీసుకోండి వెనక ఒక వికెట్ కీపర్ ఉంటాడు బౌలర్ బ్యాట్స్మన్ అలాగే మిగతా వాళ్ళు ఫీల్డింగ్ ఫీల్డింగ్ చెయ్యాలి బ్యాట్స్మెన్ అండ్ అనే అతను ఆపోజిట్ టీమ్ అతను బౌలింగ్ అండ్ వికెట్ కీపర్ ఫీల్డర్స్ మన వాళ్ళు అయ్యి ఉంటారు వాలీబాల్ తీసుకుంటే వాలీబాల్లో మొత్తం రెండు టీమ్లు ప్రతీ టీమ్లో ఏడు ఏడుగురు ఉంటారు ఒక అతను సర్వీసింగ్ చేస్తాడు ఇంకొక అతను మధ్యలో ఉంటాడు సైడ్కి ఈ వాలీబాల్ క్రికెట్ అన్నది మా ఊర్లో ఎక్కువ ఆడుతారు